నేనయితే పర్యాటకుల కోసం హోమ్స్టే సౌకర్యాన్ని అందించే సమీపంలో ఉన్న ఇల్లులంటే నాకేమీ తెలీదు ఇంకా ఏమయినా హోటల్ అంటే కొన్ని కొన్నిహోటల్ ఉంటాయి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే హోటల్ ఉంటాయి అంతే కానీ ధర్మశాలలు అవి ఇవి అయితే మా ప్రదేశానికి లేవు ఇవి మా ప్రదేశానికి వచ్చినపుడు అయితే సందర్శకులు ఇక్కడే ఎక్కడుంటారంటే ఏదైనా హోటల్లో లేదంటే ఏదైనా ఏదైనా రెసిడెన్సీలు హాస్టల్లో అయితే ముందు వారం బుక్ చేసుకుని అక్కడే ఉంటారు